హలో సార్ హలో సార్ మీరు అమ్మదగ్గ బ్యాగ్స్ ఉన్నయా సార్ స్కూల్ బ్యాగ్సును లగేజ్ బ్యాగ్సు అంటే ట్రావెలింగ్కి సార్ బ్యాగ్స్ ఎన్ని సార్ మన ప్రైస్ ఎట్లా సార్ అంటే ఒక రెండు మూడు తీసుకుంటే ఏమైన డిస్కౌంట్ ఉంటుందా సార్ ఓకే సార్ అంటే మా అంటే మనకు బ్యాగ్ క్వాలిటీ గిట్లా మంచి ఉంటుందా సార్ లాంగ్ టైం వెళ్ళిన మరి లైఫ్టైమ్ సార్ లైఫ్టైమ్ సార్ టూ త్రీ ఇయర్స్ సార్ అది మన బ్యాగు ట్రావెలింగ్ కూడా సెట్ అవుతుందా సార్ బ్యాగులు లేదు సార్ మన కావాలి మన డిస్కౌంట్ గిట్లా ఏమన్న ఉందా కొంచెం చూసి వేయండి సార్ ఉందా సార్ ఇక మన షాప్లో ఏ ఫోర్ సైజ్ షీ షీట్ షీట్స్ గిట్ల ఉన్నాయా సార్ ఏ ఫోర్ ఎల్ టూ

ఇంకా మరి అదే ఏ ఫోర్ షీట్సు త్రీ ఫోర్ బండిల్ తీసుకుందామని అనుకుంటున్నాను సార్ అది ఎంత పడుతుంది

అదే సార్ మేము అన్నీ తీసుకున్నాం ఏమన్న డిస్కౌంట్ ఎక్కువ ఉంటాయా సార్ అది అంతేనా

సార్ మన అదే ఇంకా ఏమన్న ఉన్నాయా సార్ మన బుక్సు గిట్లా రికార్డ్స్ లేదు సార్ మన రికార్డ్సే తీసుకుందామని అనుకుంటున్నాను బన్చ్ ఆఫ్

సరే సార్